చెప్పండి సార్ ఓకే ఓకే సార్ మీకు దేని గురించి కావాలి సార్ అంటే తిరుపతిలో చాలా ఉన్నాయి కదా అంటే ప్లేసెస్ గురించా అలా ఏం కా ఓ ఓకే ఓకే సార్ మీరు తిరగాలంటే మంచి ప్లేసెస్ ఉన్నాయి సార్ చ తిరుమలలో అయితే ఇక్కడ మనకి అలిపిరి అలిపిరి ఉంది సార్ అలిపిరి అంటే అక్కడ మనకి దేవుడున్నాడు వేంకటేశ్వర స్వామి ఉంటాడు సార్ అక్కడ కూడా మనము కింద అవును సార్ కింద అలిపిరి నుంచి మనం స్టార్ట్ అయ్యాం అంటే డైరెక్టుగా మళ్ళీ అక్కడ మెట్లుంటాయి అక్కడ నుంచి మనం తిరుమల తిరుమలకి వెళ్ళచ్చు సార్ అంటే నడిచి వెళ్ళాం అంటే మనం ఒక టూ టూ టూ అవర్స్లో వెళ్ళిపోవచ్చు సార్ లేదు సార్ మనకి ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది ట్రాన్స్పోర్ట్లో అంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్సు వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు సార్ ఇంకేమైనా తెలుసుకోవాలా సార్ ఇంకా కూడా ఉన్నాయి సార్ అంటే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడా అలిపిరి దగ్గర ఉన్నాయి వాటర్ ఫాల్స్ కూడా ఇంకా మనకి పేరు వచ్చి తలకోన ఉంది ఇలాంటివి చాలా ఉన్నాయి సార్ మనము ఇక్కడ ఫుడ్కి అంతా కూడా రెస్టారెంట్స్ చాలానే ఉన్నాయి మనం బస్ స్టాండ్ దగ్గర అంటే బస్ స్టాండ్ దగ్గర దిగామంటే అక్కడ టేబుల్ నైన్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది సార్ అక్కడ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మీరు ఒకసారి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేసారంటే మీకు కూడా తెలుస్తుంది అంటే దేవుడి గురించా తెలీదా ఓకే సార్ అది మనకి తిరుమల అనేది ఏడు కొండలు సార్ ఏడు కొండలు కలిసి ఉంటుంది వేంకటేశ్వర స్వామి స్వయంగా వచ్చి నిలిచిన ప్లేస్ సార్ ఇది తిరుమల మనం ఏదైనా ఒక కోరిక కోరుకున్నాము అంటే పక్కా నెరవేరుస్తాడు సార్ ఇంకా అంతే సార్ ఇంకేమైనా అడుగుతారా సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్